నేను ఎక్కువగా విగ్రహాలు తయారి చేస్తు ఉంటాను అది వినాయక చవితికి విగ్రహాల తయారీ ఒక కళా రంగం మరియు శిల్పకళ విగ్రహాలు సామాజిక ధార్మిక ఐతిహాసిక లక్షణాలు ఉన్నవి విగ్రహాలు ఆధ్యాత్మిక అభివృద్ధి ఆదర్శ రూపాలు వ్యక్తిగత భావాలు వ్యక్తిత్వాన్ని ప్రతిష్టించేవి విభిన్న శిల్పశైలులు శిల్పకళలు విగ్రహాలు తయారు చేయబడతాయి గణేష్ విగ్రహాన్ని తయారు చేయటం కోసం నేను ఎక్కువగా ఈ అంశాలు పాటిస్తు ఉంటాను శిల్పకళ అభ్యాసం విగ్రహం తయారీలో అభ్యాసం ఉండాలి కాబట్టి శిల్పకళ అభ్యాసం చేయడం ప్రముఖం మూడు బారు వచ్చిన నివృత్తి గణేష్ విగ్రహాన్ని తయారు చేయడానికి మూడు బారు వచ్చిన నివృత్తి అవసరం విగ్రహం ఉన్న ద్రవ్యాలను తయారి కోసం సాధారికంగా పండించుకోవచ్చు నక్కల నేర్పడం ముఖం కొమ్ములు కోణాలు కానాలు ఆదులు పాదులు గాయాలు ఎల్లప్పుడు నక్కలు నేర్పేందుకు ప్రతిష్ట పెట్టడం అంచనా చేయాలి విగ్రహాన్ని కాపాడడం విగ్రహాన్ని తయారు చేసే పరిమాణం నకిలికిని అనుకూలంగా ఉండాలి విగ్రహాన్ని కాపాడడానికి శాస్త్రీయ విధానాలను అనుసరించాలి చిత్రాలు మరియు చికిత్స విగ్రహాన్ని తయారు చేసుకున్నప్పుడు అది మరియు అది చిత్రాలు మరియు చికిత్స చేయాలి ఇది అంచనా మరియు కార్యరంగంలో అందించడం ఉండవచ్చు